నమస్కారం చెప్పండి ఎవరు చెప్పండి యాభై కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఎక్కడనుంచి ఎక్కడివరకు అండి

సరేనండి యాబై కిలోమీటర్లకు మీకు రహదారి అలాగే ఆ రహదారి మద్యలో మీకు మొక్కలన్ని ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు కాంట్రాక్ట్ అయితే మాములుగా కిలోమీటర్కి రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నామండి యాభై కిలోమీటర్లకు కోటి రూపాయలు అవుతుందండి అది మొత్తం కంప్లీట్ మొత్తం పూర్తి చేసేసరికి ఆరు నెలల నుండి సంవత్సరంలోపు ఎప్పుడైనా అవ్వచ్చుఅండి కరెక్గా మేము ఖచ్ఛితంగా సమయమైతే చెప్పలేము ఆరు నెలల నుండి సంవత్సరం టై సమయమైతే పడుతుంది దానికి గట్టిగానే ఉంటుందండి మీకు ఎలా లేదన్నా పది సంవత్సరాలు తక్కువైతే పోదండి పది సంవత్సరాలలోపైతే మీకు చాలా నాణ్యతగా నాణ్యంగా మంచి మెటీరియల్స్ని వాడతం మేము లే లేదండి మీ కిలోమీటర్కి రెండు లక్షలు

సరేనండి మేము బాగా వేస్తామండీ ఖచ్చితంగా ఆ రోజు మా ఈ దీన్ని చేసినదాన్ని బట్టి ఆ రెండు కూడా మేమే తీసుకోగలమని మేము మీకు ఖచ్ఛితంగా చెప్పగలము మా కంపెనీకి చాలా మంచి పేరుందండి రాష్ట్రంలోను దేశంలోను కూడా మీకు నాణ్యత గురించైతే మీకు ఎటువంటి భయము అవసరం లేదు మీకు హామీ ఇస్తాము మాది చాలా సంవత్సరాలు మన్నికగా మన్నుతుందండి సరేనండి సరే ధన్యవాదములు